నేను వాలీబాల్ చాలా బాగా ఆడుతాను నేను ఎప్పుడు ఆడినా సరే నేను దాంట్లో లీనమైపోతాను ఎందుకంటే నాకు పట్టుదల దానిపైన చాలా ఎంత కష్టమైనా సరే ఆ బాలు నిలబెట్టాలి బాలు ఆ పక్క కోర్ట్ కి ఆ పక్క పంపియ్యాలి అన్న ఇంటెన్షన్ తోనే ఉంటుంది ఎక్కువ నేను వాలీబాల్ ఆడి ఆడి ఆడి ఆడి నాకు అదంటే పిచ్చి అయిపోయింది నేను ఇప్పుడు ఎప్పుడు ఆడాలనుకున్న దాంట్లో లీనమైపోయి ఆట అనేది ఆడేస్తాను ఎందుకంటే నేను చిన్నప్పటినుంచి వాలీబాల్ ఆడుతూ చూస్తూ ఇలానే పెరిగినాను కాబట్టి నాకు వాలీబాల్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నాకు నేను ఎప్పుడైనా గేమ్ ఆడాలి అనుకుంటే మా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసానంటే నేరుగా వచ్చేస్తారు మా ఇంటికి వచ్చి అందరూ టీమ్స్ చేసుకుని బాగా ఆడుతాం అందులో ఎవరైనా బాగా ఆడతారంటే ఒక నలుగురు ఉన్నాం మేం నలుగురు ఒక టీమ్ లో ఉన్నామంటే ఇంకా అవతల జట్టు పారిపోవాల్సిందే అంతా లీనమైపోయి మేము ఆడుతాం అన్నమాట